ఒక స్నేహితుడి ద్వారా ఒక రెస్టారెంట్ గురించి తెలుసుకున్నాము ఎంత బాగుంది ఎంతో అని ఎంతో ఫుడ్ బాగుంది ఆహారం బాగుంది అన్నీ బాగున్నాయి అని తెలుసుకున్నాము కానీ మాకు కుటుంబ సభ్యులతో వెళ్ళాలి అనుకుంటున్నాము కాబట్టి అక్కడ సౌకర్యాలు ఇంకా అక్కడ అనుకూలంగా పెట్టడానికి వాహనాలు పెట్టటానికి టేబుల్ శుభ్రత ఇంకా మనం తినటానికి అనుకూలంగా పైసలు పెట్టడానికి ఇంకా వాటి సరఫరా ఎలా ఉన్నాయో కనుక్కోవాలని మళ్ళీ ఫ్రెండ్కి ఒక ఒకా స్నేహితుడికి కాల్ చేసి అక్కడ వర్క్ చేసినా ఎవరికైనా వెళ్ళి అక్కడికి రెస్టారెంట్కి వెళ్ళిన ఒక వ్యక్తిని కనుక్కోవడానికి కనుక్కోగలము అక్కడ కనుక్కొని వెళతాము అక్కడ ఎలా కనుక్కుంటాము అంటే అక్కడ టేబుల్ శుభ్రత ఎలా ఉంది ఎలా పనివాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు మేము వెళితే వాళ్ళు ఎలా స్వీకరిస్తారు మమ్మల్ని ఎలా లోపలికి ఆహ్వానిస్తారు ఎలా టేబుల్ ఎంత మందికి ఎలా ఎలా కూర్చోగలము ఎంత మంది వెళుతున్నారు ఎంత మంది తిరిగి రాగా ఎంత తొందరగా తిరిగి వస్తున్నారు ఫుడ్ ఎలా ఆడ ఆహారం ఎలా ఉంది సర్వ్ అంత మందికి ఎలా వడ్డిస్తున్నారు ఇంకా వాహనంలో వెళితే ఆ వాహనాలను పెట్టుకోవటానికి స్థలం ఉందా లేదా ఇలాంటి చాలా ప్రశ్నలు అడగాల్సి వస్తుంది ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు రెస్టారెంట్ టైమ్ ఏమంటే సమయం ఏంటిది స్టా మొదలు పెట్టడానికి రెస్టారెంట్ మొదలయ్యే సమయం ఏమిటి మూసివేయడానికి సమయం ఎంత ఉంది ఆ సమయంలో మనం వెళితే మనకు కుదురుతుందా లేదా ఇలా ఎన్నో వివరాలు కనుక